నేను ఆన్లైన్ వెబ్సైట్లో మీషో యాప్ నుంచి ఓ కొన్ని సారీస్ చూసాను అందులో చాలా బాగున్నాయి సారీస్ కూడా ప్రైజెస్ కూడా బయట ఉన్న రేట్స్ కంపేర్ చేస్తే మీషో యాప్లో చాలా మంచిగా ఉన్నాయి అలానే డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి అందు చూస్తూనే డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి మేము అలా చూస్తుండగా నాకు ఒక సారీ బాగా నచ్చింది అది సారీ ఆర్డర్ కూడా పెట్టుకున్న అది డెలివరీ కూడా అయింది ఆ డెలివరీ వచ్చింది చాలా బాగుంది సారీ కూడా నేను పెట్టిన ఎగ్సాక్ట్ కలర్ కూడా వచ్చింది నో డ్యామేజ్ డ్యామేజ్ ఏమీ లేదు చాలా బాగుంది ప్రోడక్ట్ కూడా నాకు బాగా నచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంది